హలో నమస్తే అండి మేము ఫంక్షన్కి పక్క ఊరు వెళ్ళాలని టాక్సీ బుక్ చేసి మీ ఏజెన్సీకి అడ్వాన్సు చెల్లించి ఉన్నాను కానీ నాకు ఆరోగ్యం బాగాలేక రద్దు చేసుకోవాల్సి వస్తోంది దయచేసి నేను చెల్లించిన అడ్వాన్సు ఐదు వందల రూపాయలు తిరిగి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలండి